హలో ఇది కావేరి రెస్టారెంటా అండి నేను ఫుడ్ ఆర్డర్ చేశాను నా కానీ డెలివరీ తరువాత మాత్రమే నేను నగదు చెల్లిస్తాను కాబట్టి మీరు నాకు ఫుడ్ ఆర్డర్ చేసి డెలివరీ పంపించిన తరువాతే మీకు నగదు మొత్తం చెల్లిస్తాను ఇది మీకు అంగీకారమేనా